ఆ మా ఊర్లో ఒకవేళ ఒకవేళ చెయ్యి గానీ కాలు గానీ అట్లా విరిగితే ఏం చేస్తామంటే దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాము అయితే ఆ పర్సన్ ఆ వ్యక్తి ఇష్టమైన ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు పసరుకట్ట ఇట్లా కట్టించుకుంటే కాళ్ళు సెట్ అవుతుంది అని అంటారు కదా కొంతమందేమో నాటు వైద్యాన్ని ఇష్టపడతారు కొంతమంది ఏంటి ఇంగ్లీష్ మా మెడిసెన్ని ఇష్టపడతారనమాట ఎవరు పద్ధతులు వాళ్ళదెట్లా ఉంటాయంటే పసరు కట్టనుకోండి కాళ్ళ మీద పసరుపోసి నోట్లో కొంచెం పసరట్లేసి కట్ట దానికి అడ్డు ఆ కట్టి గట్టిగా కడతారు కాలట్లా కట్టి ఒక వారం రోజులయినా అట్లా రోజొచ్చి పొమ్మని చెప్తారు ఎందుకంటే దానికి తగ్గ వాళ్ళు అదేంటి ఆ మెడిసిన్ ఇస్ ఇస్తాము అని చెప్తారనమాట ఆ నాటు మందు ఇస్తాము అప్పుడు మీకు ఒక టూ మంత్స్లో అట్లా లేచి తిరుగుతారు అని చెప్తారు అదే ఒకవేళ మేము హాస్పిటల్కి ఇంగ్లీష్ హాస్పిటల్కి అట్లా తీసుకెళ్ళామనుకోండి ఇంగ్లీష్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమంటారు మెడిసిన్ రాస్తారు మెడిసిన్ రాసి దానినొకవేళ ఫ్రాక్చర్ అయ్యిందనుకో దానికి సిమెంట్ కట్టు కట్టడము లేదు అంటే దానికి ఇట్లా ఆపరేషన్ లెక్క చేసి బోన్ ఒకవేళ విరిగితే దాన్ని సెట్ చేసి ఆపరేషన్ చేయడము చేస్తారు కానీ ఈ రెండు పద్ధతులు ఏదో ఏదో ఒకటి పాటిస్తారనమాట ఎందుకంటే విరిగిన కాలుని ఎవరు అట్లే వదిలేయలేరు కదా మా ఊర్లో మాత్రం ఎక్కువ ఏం చేస్తామంటే హాస్పిటల్ళ్ళి చూపించుకోని అదంతా ఎంత గట్టిగా ఇరిగింది ఎంత లోతుగా విరిగింది కాళ్ళు ఎంత ఘనంగా వాసింది ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేదా ఇదంతా చెక్ చేసుకోని వాళ్ళు చేస్తారనమాట అయితే ఒకవేళ వీటికి ఆపరేషన్ అట్లా అవసరం వుంది అనంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ కొంచెం పైసలడుగుతాడు మనీ మనము ఆ హాస్పిటల్ వాళ్ళు అడిగినంత కడితే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ చేసాక వారం రోజులైనా ఒకవేళ ఐదు రోజులైనా వారం రోజులైనా పది రోజులైనా ఆ దెబ్బ తీవ్రతని చూసి అన్ని రోజులు ఆ డాక్టర్ పర్యవేక్షణలో ఉంచుతారనమాట ఆ పేషెంట్ని ప్రతిరోజు మందులు గానీ వాళ్ళే చెప్తారు ఏ మందు మందు లేవేవేసుకోవాలి ఏమేమి ఆహారాలు తినాలి ఏమేమి ఏ ఆహారం తినాలి ఏమి తినకూడదు దానికి తగ్గ ఇలా కో ఏమంటారు ఇదేమో అంటారు కదా ఏమో అంటారు అట్లా ఏవేవి తినాలి తినొద్దు అని డాక్టరే చెప్తారనమాట అక్కడ డాక్టర్ గానీ లేదంటే అక్కడ పని చేసే నర్సులు గానీ ఎవరో ఒకళ్ళు చెప్తారు మనల్ని ఎవరో ఒకలు చూసుకుంటా ఉంటారనమాట ఇలా చూసుకోని పది రోజులకట్లా డిశ్చార్జ్ చేసినాక ఇంటికెళ్ళి ఒక టూ మంత్స్ తర్వాతనో త్రి మంత్స్ తరవాతనో తీ ఆ దెబ్బ తీవ్రతను బట్టి డాక్టర్ దగ్గర విజిట్ చేస్తూ పోతా ఉంటే ఇంక తగ్గింది అనుకున్నప్పుడు ఆ డాక్టర్ కట్టు తీసేయమంటాడు మాది మా దగ్గర జరిగే పద్ధతయితే ఇట్లనే చేస్తారు